నాకు చాలా దేశాలకి వెళ్ళాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది అందులో కొన్ని ఏంటంటే యూరప్కి వెళ్ళాలని ఉంటుంది యుఏఎస్ఏకి వెళ్ళాలని ఉంటుంది అలాగా ఇజ్రాయేల్కి వెళ్ళాలని ఉంటుంది ఇలాగా కొన్ని కొన్ని దేశాలు అంటే నాకు చాలా ఇష్టం వాటికి వెళ్ళాలి ఒకసారి అయినా వెళ్ళాలి అక్కడ చూడాలి టూరిస్ట్ వీసా అయినా తీసుకొని ఒక్కసారైనా ఆయనని తిరిగి రావాలని ఉంటుంది అన్నీటికంటే నాకు ఎక్కువగా బాగా ఇష్టమైన దేశం ఏంటంటే అమెరికా ఎందుకంటే అమెరికా అంటే ఎందుకు ఇష్టమంటే అమెరికా అనేది ఎంతో బాగా ఎక్కువగా డెవలప్ అయిన దేశం ఆ దేశం ఎంతో టెక్నాలజీ ఉంది ఎంతో సా ఎంతో బాగుంటుంది దానికి అక్కడ కొదవే లేదు అసలే అక్కడ అన్ని వనరు వనరులు ఉన్న దేశం అది సాంకేతిక బాగా ఎక్కువ ఉన్న దేశం అది ప్రపంచంలో ఎవరిని అడిగినా ఎక్కువగా యాభై శాతం మంది ఎక్కువగా అమెరికాకి వెళదామని అనుకుంటున్నారు ఎందుకంటే ఆ దేశం అంతగా డెవలప్ అయింది టెక్నాలజీ పరంగా అగ్రికల్చర్ పరంగా ప్రతీ ఇండస్ట్రియల్ పరంగా అనేక రంగాలలో ఎక్కువగా బాగా డెవలప్ అయిన దేశం ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చే దేశం అలాగే అనేకమైన ఐక్యరాజ్య సమితిలు కానీ అనేకమైంది ఆర్గనైజేషన్లో యూనైటెడ్ స్టేట్స్ ప్రెజిడెంట్ మాటనే ఎక్కువగా లెక్క చేస్తూ ఉంటారు అంతగా ఉన్నతంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఏ దేశమూ లేదు అంత ఉన్నతమైన దేశం అమెరికా దేశం ఆ అక్కడ పేదరికం అనేదే లేదు అంత టెక్నాలజీతో ఎక్కువగా అక్కడ ప్రజలందరూ ఎంతో ఆనందంతో ప్రతీదాన్ని ప్రతీది ప్రతీ ఆటలేంటి ప్రతీది అక్కడ ప్రతీది అక్కడ ఉంటుంది ఆ ప్రదేశంలో ఎక్కువగా జనాలు ఎక్కువగా చాలా ఫిట్గా ఉంటూ వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యమైన ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాగా ఆ ప్రాంతం అనేది ఎక్కువ మంది ఇండియా నుంచి కూడా అమెరికా వెళదాము అక్కడ చదువుకుందాము అక్కడ సెటిల్ అయిపోదాము అక్కడ వచ్చే ఇన్కమ్ ఇండియాతో పోలిస్తే ఎనబై రూపాయలు అక్కడ ఒక్క డాలర్ విలువ ఇండియన్ కరెన్సీలో మనం చూసుకుంటే ఎనభై రూపాయలు ఎక్కువగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదాము అని ఎక్కువగా ప్రజలు ఆసక్తిపడుతూ ఉంటారు ఇండియాలో కుడానే ఆ దేశమంటే కూడా నాకు ఇష్టం అక్కడున్న టెక్నాలజీలు అక్కడున్న సాంకేతిక విలువలు అక్కడున్న కల్చర్సని అక్కడున్న ప్రతీది ప్రతీది అంటే నాకు చాలా ఇష్టం అక్కడ సెటిల్ అవ్వాలి అక్కడ స్థిరపడబడాలి అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవాలి పొందుకోవాలి ఇలా ఇలాగా ఉండాలని నాకెంతో ఆసక్తిగా ఉంటుంది ఇలాగే ఇదే కాకుండా యూరోపియన్ కంట్రీస్ అన్నా నాకు చాలా ఇష్టం యూరోపియన్ కంట్రీస్ కూడా యునైటెడ్ స్టేట్స్ తరువాత యూరప్ కంట్రీస్ కూడా నాకు చాలా ఇష్టం అక్కడ చాలా బాగుంటుంది అక్కడ కూడా మొత్తం డెవలప్ అయిపోయి ఉంటుంది అక్కడ ప్రపంచాన్నే మొత్తాన్నే ఎక్కువ మందిని ఏలిన యూరోపియన్సు ఎక్కువ ఆంగ్లేయులు కూడా అక్కడే ఉన్నారు అక్కడ ఈ ఈసారి ఇంగ్లాండ్కి యునైటెడ్ కింగ్డమ్కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కావడంతో అనేకమైన మార్పులు ఆయన చేస్తూ ఉన్నాడు ఆ దేశంలో చూడటానికి ఎంతో చల్లగా ఉంటుంది అక్కడ ఎక్కువగా క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది అక్కడ అనేకమైన బెల్జియం కానీ ప్యారిస్ కానీ ఎక్కువగా టూరిస్ట్లు వీసాల కింద చాలా మంది వెళుతుంటారు ఆ ప్రాంతాలకి ఆ ప్రాంతాలు ఎంతో నివసించడానికి ఎంతో బాగుంటాయి ఎక్కువగా ఎండలు కూడా ఎక్కువగా ఉండవు ఎక్కువగా ఎక్కువ చల్లదనం ఆ ప్రకృతి ఆ టెక్నాలజీ ఎక్కువగా ఆ వర్క్ఫోర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అక్కడ ఇళ్ళు కట్టుకోవడం అలా అని అక్కడ సెటిల్ అవ్వాలని ఎక్కువగా మన ప్రాంతం నుంచి వెళ్ళటానికి ఇష్టపడతారు అలాగే నేను కూడా అక్కడికి వెళదాము అక్కడ సెటిల్ అవుదాము అని ఇష్టపడుతూ ఉంటాను